ప్రస్తుత ప్రపంచంలో ప్రజల స్థానిక జీవితంలో అనేకమంది ఎల్పీజి సిలిండర్లలో ఎల్పీజి సిలిండర్లు వాడడం జరుగుతుంది దీనికి ధర ఎంతైనా ప్రజలు వంట కోసం వారు ఎంతైనా వెచ్చించి తీసుకోవడం జరుగుతుంది ఆయా రాష్ట్ర నాయకులు కూడా ఈ ఎల్పిజి సిలిండర్ల కోసం ఉచిత పంపిణీ చేస్తామని వారి పథకాలతో పాటూ చెప్పడం జరుగుతుంది ఎల్పిజి సిలిండర్లు ముఖ్యంగా వంట కోసం వాడడం జరుగుతుంది ఎల్పిజి సిలిండర్లు వాడుతున్నప్పుడు ప్రజలు గానీ వంట దగ్గర ఉన్న వాళ్ళు గానీ సరఫరా చేస్తున్నవారు గానీ అనేక రకాల సూచనలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా తీసుకోవాల్సింది ఒకవేళ వారు తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో అనుకోని సంఘటనల వల్ల అనుకోని పరిస్థితుల వల్ల స్థలంలో ఉన్న దాని చుట్టు పక్కల ఉన్న వారు భాదించబడుతారు ముఖ్యంగా ఎల్పిజి సిలిండర్లు వాడుతున్నప్పుడు సిలిండరు పైనున్న క్యాప్ని అది పెట్టి అది ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఎల్పిజి సిలిండర్కి పైన పెట్టిన ఆ గ్యాస్కి కనెక్షన్ పెట్టే ఆ ట్యూబ్ వైర్ ఎంతైతే ఉందో దాని మధ్యలో ఎటువంటి గ్యాప్లు గానీ ఎంటువంటి రంధ్రాలు గానీ గో ఆ గొట్టం నుంచి వచ్చే ఏమైనా లీకయ్యే అవకాశాలు గానీ ఉన్నాయా లేదా అని తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఎందుకంటే ఆ ఖాళీ నుండి గ్యాస్ బయటకి రావడం వల్ల ఆ గ్యాస్ బయటకొచ్చి ఎల్పిజి గ్యాస్ బయటకొచ్చి వేడిగా అది అంటి తగిలి అక్కడ ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగే అవకాశం జరుగుతుంది అలానే వంటగదిలో గాలి వచ్చి వెళ్ళేలాగా కిటికీలు అలానే లోపలి వేడి బయటకి వెళ్ళిపోయేటట్టుగా లోపలున్న చల్లగాలి లోపలకొచ్చేటట్టుగా బయటున్న చల్ల గాలి లోపలకొచ్చి లోపలున్న వేడి గాలి బయటకెళ్ళిపోయే లాగా వంట గదిని సిద్దపరుచు సిద్దపరుచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎల్పిజి సిలిండర్ వాడుతున్నప్పుడు గాలిలో ఉన్న ఆక్సిజన్ తప్పనిసరిగా కావలుతూ ఉంటుంది ఆక్సిజన్ తగిన మోతాదులో లేనపుడు మంట ఎక్కువ తక్కువ అవ్వడం జరుగుతుంది అదే ఆక్సిజన్ సరిగ్గా ఉన్నప్పుడు మంట సమానంగా ఎంత కావాలంటే అంత రావడం జరుగుతుంది ఎల్పిజి సిలిండర్ మధ్యలో ఒక రబ్బర్ ముక్క లాంటిది ఉంటుంది అది ఉందా లేదా అని గ్యాస్ పంపిణీ చేసే ఆ మనిషి చూసుకోవాల్సి తప్పనిసరిగా చూసుకోవాలి ఒకవేళ వారు గానీ చూడలేని పక్షంలో ఎల్పిజి సిలిండర్ వారుతున్న వినియోగదారుడైన అది ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ దాన్ని గానీ పరిశీలించకుండా గ్యాస్ పెట్టేసి వాడుతున్నంటే అక్కడ ఘోరమైన ప్రమాదం జరిగే అవకాశాలు కనిపిస్తాయి అలానే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్న వారు గ్యాస్ పైనున్న మూత పెట్టారో లేదని దానికి సీల్ వేశారో లేదని తప్పనిసరిగా చూసి పరిశీలించి అప్పుడు బయటకి తీసుకురావాల్సిందిగా తీసినవారైవున్నారు ఎందుకంటే మూతల్లేని సిలిండర్లు గ్యాస్ లికేజ్ అయ్యే ప్రమాదాలెక్కువుండాయి కాబట్టి గ్యాస్ వినియోగదారులు గానీ పంపిణీ దారులు గానీ ఆ మూతలు సరిగ్గున్నాయా లేదా అని ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవాలి ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఎక్కువ శాతం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి జరిగినా జరగకపోయినా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటే తర్వాత జరగాల్సిన ప్రమాదాలని తప్పించుకునే అవకాశం ఉంటుంది ఈ వల్ల ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎవరికి అసౌకర్యం కలక్కుండా పొరపాటున ఎప్పుడైనా ఏదైనా గ్యాస్ లీకేజ్ అయ్యి ఆ గ్యాస్ పేలిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ చుట్టు పక్కలున్న వారు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నాయి ఎప్పుడైనా గ్యాస్ లీక్ అయినప్పుడు మంటలు వస్తుంటే దాని మీద నీళ్ళు వెయ్యకుడదు ఒక గోని గుడ్డ తీసుకొచ్చి దాని మీద కప్పి చుట్టేసారంటే ఆ మంటాగిపోతుంది అప్పుడు ఆ గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు ఆ లీకేజ్ అవుతున్న క్లిప్ని ఆఫ్ చేసారంటే గ్యాస్ రావడం ఆఫవుతుంది అలానే ఎప్పుడైనా పొరపాటున గ్యాస్ లీక్ అయ్యి స్టవ్తో పాటుగా అంటుకుపోతున్నప్పుడు అస్సలు నీళ్ళనేది వాడకూడదు అటు నీళ్ళు కానీ కొబ్బరి నూనె కానీ మంచు నూనె కానీ ఏదో ఒక లిక్విడ్ లే కదా అని చెప్పి వేసేస్తే ఘోరమైన ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయా పరిస్థితులు దళసరి గుడ్డతో గానీ దళసరి టవల్తో గానీ ఏదైనా ఒక గోనె గుడ్డతో గానీ ఒక దుప్పటితో గానీ ఒక బొంతతో గానీ దాన్ని మంటలార్పాల్సిందే గానీ నీళ్ళేయడం గానీ నూనెలు పెట్రోలు ఇలాంట్లివి వేసారంటే ఎవరూ ఊహించలేనంత ఘోర ప్రమాదం జరగాల్సి ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్పిజి సిలిండర్ వాడుతున్నా వారు తగిన జాగ్రత్తలు భద్రతలు తీసుకొని వాడుకోవల్సిందిగా కోరుతున్నాం